నమస్కారం అమ్మ చెప్పండి ఏం కావాలి తప్పకుండా చెప్తాను మీ పేరు ఏంటండి ఓకే అండి నా పేరు కరిష్మా అండి మీరు ఎక్కడ నుంచి వస్తున్నారు ఓకే అండి మా ఆంధ్రప్రదేశ్లో టూరిస్టులను ఆకర్షించే ప్రదేశాలు చాలా ఉన్నాయి అండి ముందుగా చూడవలసిన ప్రదేశం ఏంటంటే అరకు అక్కడ జలపాతాలు కొండలు ప్రకృతి అందాలు ఇలాంటివి ఎన్నో ప్రజలను ఆకర్షిస్తాయి అలాగే అక్కడ ఉండే వాతావరణం ఎంతో ఆహ్లదకరంగా ఉంటుంది ఉదయాన్నే వచ్చే సూర్యోదయం అప్పుడే ఉం అప్పుడే ఉండే మంచు చూడడానికి చాలా బాగుంటుంది అవును మీరు తప్పకుండా వెళ్ళి చూడండి తప్పకుండా ఇంకా అంటే విశాఖపట్ణణాన్ని వైజాగ్ అని కూడా అంటారు అండి అక్కడ ఆర్కే బీచ్ ఉంటుంది మీరు ఆ ప్రాంతాన్ని కూడా చూడండి అలాగే మారేడుమిల్లి రంపచోడవరం యానాం పేరుపాలెం దిండి రిసోర్ట్సు విజయవాడలో ఉండే హైలాండు విజయవాడలో ఉన్న టెంపుల్సు చాలా ప్రసిద్ధి చెందింది నంద్యాలలో ఉన్న అటవీ ప్రాంతం రాజమహేంద్రవరంలోని ఇస్కాన్ టెంపుల్ గోదావరి ఘాట్ అలాగే అమరావతి కూడా మీరు చూడవచ్చు ఇలా చాలా ప్ర ఇలా చాలా ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్లో చూడవలసినవి ఉన్నాయి అండి చాలా బాగుంటాయి అండి మెయిన్గా టూరిస్ట్ని ఆకర్షించేది ఆర్కే బీచ్లో చాలా బాగుంటాయి అండి చూడడానికి మీకు సరే తప్పకుండా చూడండి అవునండి ఉంటుందండి అక్కడ రిసోర్ట్లు రెస్టారెంట్సు అవి ఉంటాయి అవి కాకుండా మీకు ఓన్గా ప్రిపేర్ చేసుకోవాలన్నా సరే మీకు అంటే మీరు ఏం తయ్యారు చేసుకోవాలని అనుకుంటున్నారో అవి తీసుకెళ్ళి మీరు అక్కడ వంట అది చేసుకోవచ్చు లేదంటే మీకు అంత టైం లేదు మీరు ఓన్లీ చూడడానికి కావాలి అని అనుకుంటే కనుక మీరు బయట ఫుడ్ అది తీసుకుని మీరు ఎంజాయ్ చెయ్యచ్చు అవునండి జలపాతాలు ఉంటాయండి తర్వాత అటు వైపు లంబసింగి అని కూడా ఉంటుందండి అది కూడా చాలా ఫేమస్ అండి అవునండి హిల్ స్టేషన్ అండి అది కూడా అక్కడ నుంచి అది కూడా చాలా బాగుంటుంది అండి ఓకే అండి సరేనండి థ్యాంక్స్ అండి